మేడం అయితే మీరు వచ్చేసరికి లేట్ అయ్యేటట్టు ఉంది కదా నైట్ కి ఎమ్ వండేయమంటారు వండేసి మరి నేను వెళ్ళిపోతా కూరలు వచ్చేసి మేడం ఆ వంకాయలు ఉన్నాయి ఇంకా టమాటా ఉంది ఇంకా కాకరకాయలున్నాయి ఇవి మూడు ఉన్నాయి మిర్చి కూడా తక్కువ ఉన్నాయి మేడం

ఏం తీసుకో రమ్మన్నారు మీరేం కర్రీ చేయాలో చెప్తే నేను చారు చేయమంటారా మేడం ఆ గోడకాకర కాయని ఎ ఎప్పట్లానే మరీ ఫ్రై లా కాకుండ మరీ సూప్ లా కాకుండ గోడకాకరకాయ చేయాలి చిక్కుడుకాయ మాత్రం ఫ్రై చేయాలి ఎప్పట్లానే కదా ఆ ఓకే మేడం ఇంకేమన్నా రైస్ కడిగి పెట్టాల మీరు వచ్చినాంక ఆన్ చేసుకుంటారు కదా రైస్ ఎన్ని టూ కప్స్ కర్రీ ఫ్రెష్ ఫ్రెష్వి తీసురమ్మన్నా అంట సార్కి కాకరకాయ ఇది తీసుకురమ్మంట అయితే తెచ్చినాంక తరిగి వంట చేసి నేను వెళ్ళిపోతాము వచ్చినాంక మీరు వచ్చినాంక వెంటనే ఆన్ చేసినంటే స్విచ్ వచ్చేసరికి అయితుంది రైస్ మీరు ఫ్రెష్ అయ్యే అంతల తినడానికి వేడివేడిగా ఉంటుంది ఆ ఓకే ఓకే మేడం ఆ ఓకే మేడం ఓకే మేడం ఆ